రాబోయే బయ కొన్ని సంవత్సరాలలో వ్యక్తిగత జీవితంపై సాంకేతిక ధోరణులు మరియు ఆవిష్కరణలు భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది ముఖ్యంగా ఏఐ మెటావర్స్ ఆరోగ్య టెక్నాలజీలు డేటా ప్రైవసీ రిమోట్ కనెక్టివిటీ వంటి అంశాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చిబోతున్నాయి ఒకటి ఏఐ మరియు ఆటోమేషన్ ప్రభావం ఏఐ వ్యక్తిగత సహాయకులు మన పనులను ఏఐ బెస్ట్ అసిస్టెంట్లు మరింత చక్కగా నిర్వహించగలవు పర్సనల్ లైవ్స్ డెసిషన్ మేకింగ్ ఏఐ మీ ఆహారం ఆరోగ్యం నిద్ర ఫైనాన్స్ లాంటి డేటాను విశ్లేషించి ఉత్తమ నిర్ నిర్ణయాలను సూచించగలదు స్మార్ట్ హోమ్ టెక్నాలజీ గృహ పనులు ఆటోమేట్ చెయ్యడంలో సహాయపడుతుంది రెండు మెటవర్స్ మరియు వర్చువల్ రియాలిటీ జీవితం భవిష్యత్తులో మెటవర్స్ ద్వారా వర్చువల్ పార్టీలు వర్చువల్ మ్యూజియంలు వర్చువల్ ట్రావెల్స్ సాధ్యపడతాయి మనం త్రీ డి అవతార్లు ఉపయోగించి వర్చువల్ ప్రపంచంలో జీవించగలము విఆర్ మరియు ఏఆర్ డేటింగ్ మరియు కమ్యూనికేషన్ భవిష్యత్తులో మెటావర్స్ డేటింగ్ రియల్ వరల్డ్ డేటింగ్ను పూర్తిగా మార్చేస్తుంది ఆరోగ్య సంరక్షణ మరియు బయోటిక్ ఇన్ ఇన్నోవేషన్లు స్మార్ట్వాచ్లు హెల్త్ సెన్సర్లు మీ ఆరోగ్యాన్ని ఇరవై నాలుగు గంటలూ ట్రాక్ చేస్తాయి భవిష్యతులో డిఎన్ఏ బేస్డ్ మెడిసిన్ వల్ల పర్సనల్ లైవ్స్ ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది మన శరీరంలో నానోబాట్స్ ఉండి రోగాలని ముందే అంచనా వెయ్యగలవు నానో టెక్నాలజీ ఆరోగ్య సంరక్షణ డేటా ప్రైవసీ మరియు డిజిటల్ బద్ధత ఏఐ మరియు ఐవోటి వల్ల మనం ఎక్కడున్నా ఏమి చేస్తున్నా డేటా లీక్ అవ్వచ్చు కాబట్టి సైబర్ సెక్యూరిటీ ముఖ్యమవుతుంది భవిష్యత్తులో స్వంత డేటా స్వాధీనంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది భవిష్యత్తులో ఏ హ్యాకర్ బాట్స్ చాలా ప్రమాదకరంగా మారుతాయి కాబట్టి సైబర్ అవగాహన కంపల్సనరీ